భారతదేశం ఒక వైవిధ్యభరితమైన దేశం దీని ఆహరం కూడా అలాగే ఉంటుంది భారతీయ ఆహారం సాధారణంగా సుగంధ మసాలాలు తీపి మరియు కారంగా ఉంటుంది ఇది తరచుగా ధాన్యాలు మాంసం చేపలు కూరగాయలు మరియు పళ్ళతో తయారు చేయబడుతుంది భారతదేశంలో కొన్ని ప్రాముఖ్యమైన వంటకాలు ఏంటంటే బిర్యానీ పప్పు చాట్ పన్నీరు ఐస్ క్రీమ్ ఇందులో బిర్యానీ ఇది బిర్యానీ మాంసం లేదా చేపలు కూరగాయలు మరియు మాంసాలతో తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ భారతీయ భోజనం పప్పు ఇది పప్పు కూరగాయలు మరియు మసాలాలతో చేయబడిన ఒక సాధారణ భారతీయ వంటకం చాట్ ఇది చిరు తిండి లేదా స్నాక్ దీన్ని సాధారణంగా కూరగాయలు చిప్స్ ముక్కలు చేయబడిన మాంసం లేదా చేపలు మరియు మసాలాలతో తయారు చేయబడుతుంది పన్నీర్ ఇది పాల నుండి తయారు చేయబడిన ఒక రకమైన పెరుగు ఇది భారత వంటలో చాలా ఉపయోగించబడుతుంది ఐస్ క్రీమ్ భారతదేశంలో అనేక రకాల ఐస్ క్రీమ్ అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని మామూలు ఐస్ క్రీమ్

పసుపు కారం మసాలా అల్లం వెల్లుల్లి కరివేపాకు అజీనామోటో భారతీయ ఆహరం చాలా రుచికరమైనది మరియు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ఇష్టమైనది